గత వారం రోజుల క్రితం నేను ఒక సంత మార్కెట్కి వెళ్ళాను అంటే మాయొక్క ఊళ్ళో ప్రతీ మంగళవారం జరిగే సంత మార్కెట్ అది చాలా పెద్ద మార్కెట్ ఆయొక్క మార్కెట్లో దొరకని వస్తువు అంటూ ఉండదు అంత పెద్ద మార్కెట్ అక్కడ కూరగాయలు అన్నీ స్వీట్స్ అలాగే ఇంట్లో కావాల్సినటువంటి అన్ని వస్తువులు ప్లాస్టిక్ వస్తువులు గిన్నెలు డబ్బాలు సబ్బులు సబ్బుపెట్టెలు కత్తెరలు కత్తులూ కత్తిపీటలు మొదలైనవి అన్నీ కూడా ఆయొక్క సంత మార్కెట్లో దొరుకుతాయి ఇంతకీ ఆయొక్క సంత మార్కెట్కి ఎందుకు వెళ్ళాను అంటే నాకు కావల్సినటువంటి అంటే ఇంటిలో కూరగాయలు కత్తిరించుకోడానికి కావల్సినటువంటి చాకు కోసం వెళ్ళాను ఆయొక్క చాకు కోసం ఆ మార్కెట్లో చాలా చాలా తిరిగాను తిరగ్గా తిరగ్గా నాకు నాయొక్క కంటికి నచ్చిన ఒక చాకు అక్కడ కనపడింది ఆ యొక్క చాకుని చూడగానే ఆ యొక్క దుకాణం దగ్గరకు వెళ్ళి ఈ చాకు ఎంత అని అడిగాను ఆ యొక్క దుకాణం యొక్క యజమాని దాని ధరను అయిదు వందల రూపాయలుగా నాకు తెలియజేసాడు అమ్మో అంత ధరా ఎందుకు దీనికి అంత ధరా అని అడగగా దానియొక్క ప్రత్యేకతలను ఆయన నాకు తెలియజేసాడు ఇది చాలా పదును గలది అంతే కాదు ఇది మన పూర్వకాలంలో మన పూర్వీకులు వాడినటువంటి కత్తి అందుకే దీనికి ఇంత ధర అని నాకు తెలియజేసాడు అంతే తెలియజేయగానే నేను కూడా ఆయొక్క కత్తిని వెంటనే బేరం ఆడకుండా కొనుగోలు చేసాను దాన్ని ఇంటికి తీసుకురాగానే కత్తి చాలా బాగుంది దాని పిడి కూడా చాలా బాగుందని మా ఇంట్లో వాళ్ళు అదే విధముగా ఇరుగు పొరుగు వారు కూడా నన్నుఅడిగి దానియొక్క ధరను దాని యొక్క నాణ్యతను పరిశీలించారు అది వారు చూడగానే ఇది చాలా బావుంది ఇలాంటిది మాకూ ఒకటి తెచ్చిపెట్టు అని అన్నారు కాని నేను మార్కెట్లోకి వెంటనే వెళ్ళగా ఆయొక్క సంతలో ఉన్నది ఇదొక్కటే అని ఆయన చెప్పారు మరి ఇంటికి వచ్చి ఇది లేదండి అని చెప్పగా ఈ చాకు మాకు ఇచ్చేయి ఈ కత్తి మాకు కావాలి అని కొంత మంది అడిగారు కాని నేనెవరికీ ఇవ్వలేదు ఎందుకంటే ఆ కత్తి అంత బాగుంది దాని యొక్క నాణ్యత కూడా చాలా బాగుంది దాని మీద నీరుతో పోస్తుంటే అది మెరుస్తుంది సూర్య కిరణాలు దానికి తగిలినా తళ తళా మెరిసిపోతుంది అంత బాగుంది కూరగాయలు కత్తిరిస్తుంటే అది చాలా షార్ప్గా ఉంది వెంటనే కూరగాయలు కట్ అయిపోతున్నాయి మంచి కత్తిని నేను ఎంచుకున్నాను అందుకు మా ఇంట్లో వాళ్ళు కూడా నన్ను మెచ్ఛుకున్నారు అందుకు ఆయొక్క కత్తిని నాకు అమ్మినటువంటి వ్యక్తికి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను